భారతదేశానికి స్వాతంత్రం రాకండె ముందు అది పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు రెండు వందల సంవత్సరాలు ఆంగ్లేయులు అయినటువంటి రాజులు భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది ఆ పరిపాలనలలో భారత దేశంలో ఉన్న ఎన్నో అమూల్యమైనటువంటి సంపదను వాళ్ళు దోచుకెళ్ళడం జరిగింది ఆ సంపదను దోచుకెళ్లే సమయంలో మన భారతీయులు దాన్ని అరికట్టాలని మన సంపదను మన దగ్గరనే ఉంచుకోవాలని ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ఆ పోరాటంలో ఎంతమంది వారి ప్రాణాలను కూడా అర్పించడం జరిగింది అప్పుడు ఆ పోరాటంలో పాలుపంచుకున్నటువంటి కొందరు మహనీయులు మహాత్మా గాంధీ అలాగే సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ ఇలా ఎంతోమంది వారి ప్రాణాలను ఈ దేశ స్వాతంత్ర్యం కోసం అర్పించారు అందులో ఒకరు అయినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆయన వారణాసి పట్టణంలో నివసిస్తూ ఉండేవారు వారణాసి పట్టణంలో ఒకసారి ఆంగ్లేయులు వచ్చి వేరే వాళ్ళని హింసిస్తుంటే అప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ వెళ్లి వారిని అడ్డుకోవడం జరిగింది అప్పుడు నీ పేరేంటి అని అంటే ఆజాద్ అని చెప్పడం జరిగింది ఆజాద్కి అర్థం ఏంటంటే స్వేచ్ఛ మాకు స్వేచ్ఛ కావాలని అప్పుడు ఆంగ్లేయులను ఎదిరించే వ్యక్తిగా చంద్రశేఖర్ ఆజాద్ నిలిచారు దాన్ తర్వాత సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ అహింస కారణంగా మనం ఈ స్వాతంత్రాన్ని పొందలేమని పోరాట పటిమతోనే మనం ఈ స్వాతంత్ర్యాన్ని పొందగలుగుతామని ఒక సైన్యాన్ని రూపొందించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ సైన్యాన్ని నిర్మించాలంటే ఎంతో కష్టతరమైన విషయం అయినా కూడా ఆయన దేశ పర్యటన చేసి యువకులను ఎంతోమంది వ్యక్తులను తీసుకొని వచ్చి సైనికులుగా మార్చారు ఆ స్వాతంత్ర్యం యొక్క ముఖ్య ఉద్దేశం దాని నుంచి వచ్చే ప్రాధాన్యత ఎన్నో వారికి వివరించడం జరిగింది అప్పుడు దాని గురించి తెలుసుకొని ఎంతోమంది సైనికులుగా మారడానికి అంగీకరించారు ఇలాగే ఎంతో మందిని ప్రేరేప ప్రేరణ కల్పించి సుభాష్ చంద్రబోస్ ఒక సైన్యంలాగా ఏర్పరచాడు ఆ సైన్యంతోనే బ్రిటిష్ వాళ్ళను ఎదుర్కొని స్వాతంత్ర్యం తెచ్చుకోవడం జరిగింది వాళ్ళు రెండు వందల సంవత్సరాలు పరిపి పరిపాలించిన సమయంలో భారతదేశం ఒక బంగారు పక్షి ఎంతో సంపద కలిగిన దేశంగా ఉండేది ఇక్కడ తేయాకు మరి ఇంకా ఎన్నో వ్యవసాయ ఉత్పత్తులు ఉత్పత్తి చేసేవారు ఆ ఉత్పత్తులను అన్ని కూడా ఆంగ్లేయులు వాలి వారి దేశానికి మరల్చడం జరిగింది ఆంగ్లేయులు వారికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండడం కోసం రైలు మార్గాలను ఎంచుకోవడం జరిగింది అప్పుడు ఆంగ్లేయులు నిర్మించినటువంటి రైలు మార్గాలే ఇప్పుడు కూడా భారతదేశంలో ఎన్నో ఉన్నాయి ఆ రైలు మార్గాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఆంగ్లేయులే దానివల్లనే ఇప్పుడు భారతదేశం కూడా దాంట్లో ఎంతో నైపుణ్యం కలిగి వాటిని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉంది అలాగే ఆంగ్లేయులు ఎంతో నష్టాన్ని చేశారు మన దేశానికి అందులో కొన్ని వారు వారి సంపద అయిన కొన్ని ఇక్కడనే వదిలి వెళ్లిపోవడం కూడా జరిగింది అలాగే భారతదేశానికి సొంతమైన కోహినూరు వజ్రాన్ని కూడా వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ దేశంలోనే భద్రపరిచారు క్వీన్ అయినటువంటి క్వీన్ ఎలిజబెత్ గారు అప్పట్లో భారతదేశానికి సంబంధించినటువంటి కోహినూరు వజ్రాన్ని తీసుకెళ్లి వాళ్ళ మ్యూజియంలో భద్రపరిచారు ఇలా కోహినూరు వజ్రం అనే కాదు ఎన్నో సంపద అయినట్టు భారతదేశ సంపద అయినటువంటి ఎన్నో వస్తువులను వాళ్ళు భారతదేశం నుంచి తీసుకెళ్లి వారి దేశంలో పెట్టుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశం ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్వాతంత్ర్యం తెచ్చుకుంది ఈ స్వాతంత్ర్యంలో ప్రాణాలు అర్పించినటువంటి చాలామంది ఈ సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఇంకా చాలామంది కొంతమంది పేర్లు బయటికి వస్తాయి కానీ ఇంకా ఎంతో మంది ప్రాణాలు అర్పించారు వారి గురించి చెప్పుకుంటూ పోతే చాలా సమయం తీసుకుంటుంది ఇగ ఇంత కష్టపడి స్వాతంత్ర్యం తెచ్చుకున్న తర్వాత పంతొమ్మిది వందల యాభైలో మన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నారు ఆ రాజ్యాంగాన్ని ఎన్నో దేశాల నుంచి తీసుకొని వాటిని మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అందుకనే మన రాజ్యాంగాన్ని అతుకుల బొంత అని కూడా పిలుస్తారు దీనిలో ఈ రాజ్యాంగంలో ఒక మనిషికి ఉండవలసిన హక్కులు అలాగే బాధ్యతలను రాజ్యాంగంలో పొందుపరిచారు ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలన్నీ ప్రతి పౌరునికి అలాగే ఎవ్రి మీ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి పౌరునికి ఉద్దేశించి అందులో హక్కులు అన్ని సెక్షన్లో వారిగా డివైడ్ చేశారు